మా ప్రాంతంలో క్రీడాకారుల కోసం కొన్ని ప్రత్యేక క్రీడా కేంద్రాలు ఉన్నాయి ఇవి వివిధ రకాల క్రీడలకు అనుగుణంగా సరైన శిక్షణ మరియు మౌలిక సదుపాయాలను అందిస్తాయి ప్రధాన క్రీడా కేంద్రాలు ప్రభుత్వ స్పోర్ట్స్ అకాడమీలు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే స్పోర్ట్స్ అకాడమీ ఉచితంగా లేదా తక్కువ ఖర్చుతో శిక్షణ అందిస్తాయి ప్రైవేట్ స్పోర్ట్స్ క్లబ్లు క్రికెట్ బ్యాడ్మింటన్ టెన్నిస్ వంటి క్రీడలకు ప్రైవేట్ స్పోర్ట్స్ అకాడమీలు ఉన్నాయి స్కూల్స్ మరియు కాలేజీ స్పోర్ట్స్ ఫెసిలిటీస్ విద్యాసంస్థల్లో ప్రత్యేక క్రీడా మైదానాలు మరియు శిక్షణ సదుపాయాలు ఉన్నాయి స్టేడియంలు మరియు ఫిట్నెస్ సెంటర్లు పెద్ద స్టేడియంలో ప్రొఫెషనల్ శిక్షణ పొందే అవకాశం ఉంటుంది క్రీడాకారులు అందుబాటులో ఉన్న సౌకర్యాలు ప్రొఫెషనల్ కోచ్లు మరియు ఫిజికల్ ట్రైనర్స్ స్పోర్ట్స్ ఎక్యుప్మెంట్ అండ్ ఫిట్నెస్ జిమ్లు ప్రాక్టీస్ గ్రౌండ్స్ అండ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మైదానాలు స్కాలర్షిప్లు మరియు మెరుగైన అవకాశాలు మొత్తానికి మా ప్రాంతంలో క్రీడాకారుల కోసం మెరుగైన శిక్షణ అవకాశాలు ఉన్నాయి కానీ ఇంకా అధునాతన సదుపాయాలు అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది